హలో అండి రెస్టారెంట్ వాళ్ళా అండి నమస్తే అండి నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాను కానీ ఇప్పుడు నేను పొరపాటున అవసరం లేని ఫుడ్ ఆర్డర్ను పెట్టాను అవి ఇప్పుడు తీసివేయ్యాలని కోరు కోరుచున్నానండి దయచేసి ఆర్డర్ పెట్టిన చికెన్ బిర్యానీ నూడుల్ తీసివేయండి మా వివరాలు ట్వంటీ టూ బై ఫైవ్ మధురా నగర్ నెల్లూర్ అండి మా ఫోన్ నెంబర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి